స్విగ్గీ ఆర్డర్ చేసినప్పుడు కానీ జోమాటో ఆర్డర్ చేసినప్పుడు కానీ ఇప్పుడు చేసిన వెంటనే తర్వాత ఒక కొద్ది సేపటి తర్వాత మనం ఇంకా కొన్ని ఆర్డర్ చేయలనుకున్న సమయంలో మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన తర్వాత కాంటాక్ట్ డిటైల్స్ వచ్చిన తర్వాత స్విగ్గీ పర్సను కాంటాక్ట్ డిటైల్స్ వచ్చింటాయి కదా అతనుకే కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి అతనికి చెప్పాలి మాకు ఇంకా కొన్ని పదార్థాలు కావాలి అని అడుగుతే అతను చూసి మనకు ఏమన్నా ప్రాసెస్ ఉంటే ప్రాసెస్ చెప్తారు స్విగ్గీలో ఆ ప్రాసెస్ చేసిన తర్వాత అతనే మనం ముందు చెప్పిన ఒక రెండు మూడు పదార్థాలని తర్వాత చెప్పిన ఇంకా రెండు మూడు పదార్థాలని తీసుకొని ఆర్డర్ మనకు సేఫ్గా తీసుకొని వస్తాడు అది ప్రా